ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య ఆరోగ్య సేవలు ఆర్ధిక వ్యవస్థ వంటి వివిధ విధాన సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది అన్నట్లయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లైతే విద్య ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో అభివృద్ధి చెందిందని నేను అనుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితిని మనం తీసుకున్నట్లైతే ప్రతీ ఒక్కరు ప్రభుత్వ పాఠశాలకే వెళ్లాలనుకుంటున్నారు ఎందుకు అన్నట్లయితే ఉచితంగా భోజనం పెట్టడం ద్వారా అలాగనే పిల్లలకి యూనిఫామ్ వంటివి ఫ్రీగా ఇవ్వడం ద్వా ఉచితంగా ఇవ్వడం ద్వారా అందరూ ప్రభుత్వ విద్య విద్యను విద్య అనేది బాగుందని నేను అనుకుంటాను ఇంకా ఆరోగ్య సేవలు లాంటివి తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఎక్కడో పల్లెలో ఉండేవాళ్ళు కష్టం అవ్వచ్చు గాని ఇప్పుడు ప్రతి చోట ఒక ఆసుపత్రి అనేది ఉండడం ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్య సేవలు గా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను అలాగే ఆర్ధిక వ్యవస్థ గురించి చెప్పాలి అన్నట్లయితే ఆర్ధికంగా ప్రతి ఒక్కరు తక్కువలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు అన్నట్లయితే ప్రతి ఒక్కటి ధర పెరగడం ద్వారా ప్రజలనేది సామాన్య ప్రజలు ఎంతగానో అవస్థ ఇబ్బందులు పడుతున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా మనం చూసుకున్నట్లయితే విధాన ఇ ఇంకా చూసుకున్నట్లయితే దేనికి ప్రాధాన్యతను ఇస్తుంది అన్నట్లయితే నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం అనేది ప్రతి ఒకదానికి ప్రాధాన్యత ఇస్తుంది అది విద్య అవ్వొచ్చు ఆరోగ్యం అవ్వొచ్చు ఆర్ధిక వ్యవస్థపైనా ఎటువంటి ఇదైనా పెడుతుంది అలాగనే ఇంకా చూసుకున్నట్లైతే డ్రోన్లు గురించి మాట్లాడుకుందాం డ్రోన్లు ఉండడం ద్వారా ఎటువంటి సమస్య రాదూ ఎక్కడ ఏం జరుగుతుందో మనం ప్రతి ఒక్కటి తెలుసుకుని ఏ ఎక్కడైనా తప్పు జరిగినట్లయితే వాళ్ళని శిక్షిం శిక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా ఎలెక్ట్రిక్ వాహనాలు లాంటివి తీసుకోవడం ద్వారా ప్రజలపైన పెట్రోల్ ధర పెరగడం ద్వారా దాని భారం పడుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కొంచెమైనా సామాన్యుడికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకా మార్కెట్లు ఉన్నాయి రైతు బజార్ లాంటివి ఉన్న ఉపయోగం లేదు ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు రైతు బజార్ అంతగా వెళ్లడం లేదు ఇప్పుడు ఉన్నదంతా మార్కెట్ల లాంటివే ప పల్లెలు దగ్గర తీసుకున్నట్లైతే సంత లాంటివి ఉంటుంది కానీ ఇక్కడ మార్కెట్లు ఉన్నాయి